నాకు తెలిసిన ప్రధాన న్యూస్ పేపర్లు మరియు టీవీ న్యూస్ ఛానళ్లు ఏవి అనగా వీ సిక్స్ టీ న్యూస్ టీవీ నైన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు ఈటీవీ ఈటీవీ న్యూస్ వీ ఇందులో నేను మరియు మా కుటుంబ సభ్యులు చూసే ఇవి ఏమనగా టీ న్యూస్ మరియు వీ సిక్స్ ఇందులో వీ సిక్స్ వార్తలు మరియు తీ తీన్మార్ ముచ్చట్లు అనే కార్యక్రమాన్ని మేము మా కుటుంబ సభ్యులము అందరము చూస్తాము ప్రతిరోజు వీటిని చూడ్డానికి మేము ఆ సమయం వరకు వేచి ఉంటాం ఎందుకంటే ఇవి మా ప్రాంతీయ భాషలో చెప్పడం మరియు వాటిని చెప్పే విధానం మరియు ఆ విషయాలపై అవగాహన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ప్రాంతీయ భాషలో చెప్పడం వలన మనకు అర్థమయ్యే విషయం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ప్రాంతీయ విషయంలో వినడానికి ఏ న్యూస్ ఛానళ్లు కూడా చెప్పకపోవడం వలన ఇది ఒక్కటే ఈ న్యూస్ ఛానల్ మాత్రమే చెప్పడం వలన మనకు వీటిమీద మనకు ఎంతో ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇలా ప్రాంతీయ భాషల్ని ఎంకర్ ఎంకరేజ్ చేయడం వలన వా ఆ భాషలనేవి అంతరించిపోకుండా ఉండడం మరియు వాటి మీద వాటితో ఉండే సభ్యుల యొక్క అవగాహన మరియు వారి ఎలా ఆలోచిస్తారు అన్న భాష పట్ల మనకు అవగాహన కలుగుతుంది అందుక అందువల్లనే మేము మా ప్రాంతీయ భాషలో మాట్లాడే ఛానల్ను చూ మేము మా కుటుంబ సభ్యులము అందరం కలిసి వాటిని చూస్తాం